ముఖ్యంగా నేను భారతదేశపు పాతకాలపు స్టాంపులు నాణ్యాలు రకరకాల రాళ్ళు సేకరిస్తు ఉంటాను అది నా అభిరుచి కార్యక్రమం కాకుండా ఇష్టం కూడా గత తొమ్మిది సంవత్సరాల నుండి స్టాంపులు నాణ్యాలు సేకరిస్తున్నాను వాటి మీద చాలా ఇంట్రస్ట్ పెరిగింది ఇది ఏ విధంగా పరిమ పరిమాణం చెందుతున్నారు నాకు అర్థం కావట్లేదు కానీ ఇష్టమని ఇష్టమైన పని చేయడంలో కష్టం అనిపించదు ఇప్పటివరకు అయితే చాలా రకాల స్టాంపులు నాణ్యాలు ఉన్నాయి నా దగ్గర కాకపోతే రకరకాల ఏదైతే ఉన్నాయో అవి దొరకడం చాలా కష్టం అవుతుంది